హైదరాబాద్ అనే మహానగరంలో మొట్టమొదటి వచ్చిన ఇండస్ట్రీసు బిజినెస్ అయినా చాలా ఉన్నాయి దాంట్లో చాలా పెద్ద ఇండస్ట్రీలు మనం చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ హైదరాబాద్ని నడుపుతుంది ఏంటంటే ఐటి ఇండస్ట్రీ ఐటి ఇండస్ట్రీ చాలా మొట్టమొదటి వచ్చిన ఇండస్ట్రీ చంద్రబాబు గారు ఉన్న సమయంలో తను హై టెక్ సిటీని ప్రారంభించి దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని ఐటి గవర్నమెంట్ సంబంధించిన మైక్రోసాఫ్ట్ ఆఫీసర్స్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి ఎంతో హెల్ప్ అయినది ఎంతో ఉపయోగంగా వారు వాడుకున్నారు దీని ద్వారా మనకి హైదరాబాద్ అనే రూపురేఖలు మారాయి ఐటి ఇండస్ట్రీ వచ్చిన దాని ద్వారా అక్కడ ఉన్న మనుషులు అక్కడ ఉన్న స్థలాలకి అక్కడ ఉన్న ప్రదేశాలకి ఎంతో గొప్ప పేరుతో పాటు ఆ స్థలంకున్న వ్యాల్యూ కూడా పెరిగింది ఇలా చూసుకుంటే ఈ ఇండస్ట్రీ ద్వారా హైదరాబాదుకి ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగినది అదే కాకుండా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ప్రజలు హైదరాబాద్కి రావడము దాని ద్వారా ఇక్కడ ఉన్న ఇల్లులు రెంటు రావడము రెంటు ద్వారా ఇన్కమ్ రావడము అలా హైదరాబాద్ ప్రజలకి ఎంతో ఉపయోగమైనది ఇప్పుడ ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఉన్న హైదరాబాద్ సిటీని ఏదైతే ఉందో ఐటి ఇండస్ట్రీని ఎంతో అభివృద్ధి పొందింది దాంట్లో ముఖ్య పాత్రధారి కేటీఆర్ గారు తాను ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నప్పటికి తను చేసిన ప్రయత్నం ఎంతో ఉన్నప్పటికి తాను ఫార్మా ఇండస్ట్రీ కూడా ఎంతో బహుగా కేసీఆర్ గవర్నమెంటు బదిలీ చేసింది ఫార్మా కంపెనీసు ఫార్మా సంబంధించిన ల్యాండ్స్ అయినా ఫార్మా సంబంధించిన జెనటిక్ మెరిట్ మెడిసిన్స్ సిటీలో ఉన్న అవుట్ స్కర్ట్స్ ఉన్న ప్రాంతాలకి ఏర్పాటు చేయబడ్డది దీని ద్వారా ఎన్నెన్నో ఆపర్చునిటీస్ వచ్చినప్పటికి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికి ఎంతో విధంగా అభివృద్ధి పొందింది ఎక్స్పోర్ట్టేషన్ అయినా కానీ ఇండస్ట్రీస్ అయినా కానీ శ్రీ గణపతి ఇండస్ట్రీసు ఇలాంటి ఎన్నెన్నో ఇండస్ట్రీసు ఎదిగినాయి శ్రీకాణీ ఇండస్ట్రీ అని ఈ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్టేషన్ విషయంలో చాలా అభివృద్ధి పొందినది ఐటీ సెక్టారుకు వస్తే మనకి ఆపర్చునిటీ పెరిగినప్పటికి కానీ ఎకనామికల్లో డెవలప్ అయినప్పటికి దీని ద్వారా కలిగిన ట్రాఫికు దీని ద్వారా కలిగిన పొల్యూషను ఎంతో పెరుగుతుంది ట్రాఫిక్ బండ్ల వాహనం యూసెజ్ ఎక్కువ అయిన కారణంగా వల్ల సమయానికి ఆఫీసు వెళ్ళలేక ఆ సమయం అంత ఆ రోడ్డు మీద పోయి మనిషి ఆరోగ్యం అనేది మానసికంగా శారీరకంగా కానీ ఎంతో స్ట్రెస్కి గురవుతారు దీని ద్వారా డబ్బులు అయినా కానీ దీని ద్వారా రోడ్ల యాక్సిడెంట్స్ పెరిగే ఛాన్సెస్ అయినా కానీ ఎంతో ఉన్నది ఎకనామిక్ డెవలప్మెంట్ పెరిగినప్పటికి కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎంతో చూసుకోవాల్సిందే అలా అయితే ఫార్మా ఇండస్ట్రీలో కూడా దాని యూసెజ్ ద్వారా దాని చుట్టు ముట్టి ఉన్న మట్టియు అక్కడ చుట్టి ముట్టి ఉన్న నదులు రివర్స్ అయినను ఫార్మా ద్వారా పొడి చేసిన మందులు దాని వేస్ట్ పదార్థాలు అన్నీ ఆ మందులు వాటర్లో కలవడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో హానికరం దాని ద్వారా అక్కడ ఉన్న మట్టి కూడా ఎంతో హానికరం ఇలా చూసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నో ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కానీ హైదరాబాద్ అయితే ఒక మహానగరంగా పెరగడం కారణము కొన్ని ఇండస్ట్రీస్ ద్వారానే అయింది